మా ప్రాంతంలో ప్రజలు బలంగా నమ్మే కొన్ని మూఢనమ్మకాలు ఏమంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికైనా బయట బయలుదేరేటప్పుడు ఎదురుగా పిల్లి వస్తే అపశకునమని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతారు తర్వాత ఇప్పుడు బయట బయలుదేరే టైంలో కొంచెం కాలేమన్నా అలాగా ముందుకు కొంచెం బెనికినా ముందుకు అలా పడిపోయేలాగా ఏమైనా జరిగినా అపశకునం ఈ పని అవ్వదని చెప్పేసి ఇంట్లోకి వచ్చి కూర్చొని కొంచెం ఒక ఒక గ్లాసు నీళ్లు తాగేసి తర్వాత బయలుదేరతారనమాట ఇంకా ఎక్కువ అంటే ఇప్పుడు ఏమన్నా శుభకార్యాలకన్న బయట బయలుదేరేటప్పుడు అన్నా ఎవరైనా ముండమోపులు ఎదురుగా వస్తే మళ్ళీ వాళ్లకి ముం వాళ్ళు ఎదురొస్తున్నారు వాళ్ళు వీళ్ళని చూస్తూ చూస్తుంటారు వీళ్ళు వాళ్లని చూస్తుంటారు వాళ్లని చూసిన వెంటనే గబా గబా ఇంట్లోకి వచ్చేసి ఇంకా కొద్దిసేపు కుర్చునేసి ఆ ముండమోపు ఎదురుగా వచ్చింది వెళ్ళిన పని జరగదు అని చెప్పడము ఇలాంటి చాలా నమ్ముతా ఆంటి చాలా నమ్ముతారండి మా వీధిలో వాళ్లంతా మళ్ళోచ్చేసి ఇప్పుడు మీ మీ ఇంట్లో పూల మొక్కలు ఉండింది అనుకోండి అక్కన పక్కన వాళ్ళంతా వాళ్ళింట్లో ఎవరన్న ముండమోపులు అలా ఉంటే వాళ్ళు పొద్దున వచ్చి పూలు గిల్లారనుకోండి మీరు గిల్లకండి మేము ముందు గిల్లి దేవుడికి పెట్టాలి మీరు భర్త లేని వారు మీరు ఎలాగ పూలు గిల్లుతారు అలా గిల్లకూడదు అరిష్టము ఇంటికి అని చెప్పేసి చెప్తారు ఇలా కొన్ని ఉన్నాయండి చాలా వరకు ఇంకేమంటే ఇ ఇప్పుడు మా మా ఇంట్లో మా నాన్నగారు ఎలా అంటే నేను డబ్బులు మా నాన్నకి జీతం వచ్చినప్పుడు నా దగ్గర డబ్బులిచ్చి తీసుకుంటాడనమాట ఇప్పుడు మా అమ్మగారి చేతిలో ఇచ్చి తీసుకుంటే త్వరగా ఖర్చు అయిపోతుందంట నేను నా చేతుల మీదగా ఇస్తే కొంచెం డబ్బులు మిగులుతాయంట మొత్తం ఖర్చ అవ్వకుండా అలాగ కొన్ని చిన్న చిన్న మూఢనమ్మకాలు ఉంటూ ఉంటాయి తర్వాత వచ్చేసి చిన్న చిన్న విషయాలే అండి అవ్వన్నీ అసలు ఇక్కడ ఇక్కడ మా ప్రాంతంలో వాళ్ళు ఎందుకు పెద్దగా తీసుకుంటారంటే ఇక్కడ వచ్చి చాలామంది ఇది మాది విలేజు కాదు టౌను కాదనమాట కొంచెం విలేజిలాగే ఇక్కడ విలేజ్లో వాళ్లకు వచ్చి కొంచెం కట్టుబాట్లు ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇంకేం చేస్తారంటే దేవుడు ఇప్పుడు ఇంట్లో దేవుడు మొక్కుతారనుకోండి కొ ఫస్ట్ తినకముందు తీసుకెళ్లి కొంచెము మిద్దెపైన కాకిని పిలిచి పెడతారు ఎందుకంటే అమావాస్య ఇలా వచ్చినప్పుడు ఎందుకంటే పూర్వికులు చనిపోయిన వాళ్ళు కాకి రూపంలో వచ్చి ఆ భోజనాన్ని తింటారని ఒక నమ్మకమనమాట వాళ్లకి ఇలా ఎక్కువ పాటిస్తూ ఉంటారు చాలావరకు పిల్లి ఎదురు రాకూడదు మళ్లీ వచ్చి ముండమోపులు ఎదురురాకూడదు వాళ్ళు వాళ్ళ చేతుల మీదుగా చేస్తేనే ఆ పని సక్రమంగా జరుగుతుందని చెప్పడము తర్వాత వచ్చేసి సాయంత్రం అయితే దీపం పెట్టాలి ఇంటి బయట ఇంటి బయట దీపం పెడితేనే సాయం సాయంత్రం వేళళ్ళో మహాలక్ష్మి ఇంట్లోకి వస్తుంది అని చెప్పి చెప్పేసి కొన్ని కొన్ని అలా ఆచారాలు పాటిస్తూ ఉంటారు కొన్ని చాలా మూఢనమ్మకాలుగా చేస్తుండడం అంటే మూఢనమ్మకం అంటే ఇదే పిల్లి ఎదురొస్తే పని జరగకపోవడము ముండమోపులు ఎదురుగా వస్తే ముండమోపులంటే పాపం వాళ్ళు మనుషులే కదండి ఎదురుగా వస్తే ఏమి ఏం జరగదు కానీ ఇలాంటి విషయాలన్నీ కొంచెం ఇక్కడ ఎక్కువ తీసుకుంటూ ఉంటారనమాట అంటే వీళ్ళు కొంచెం పాతకాలపు మనుషులనమాట ఇక్కడ ఉండే వాళ్ళ మా నేను మా పక్కనే ఇటు పక్క ఇద్దరు భామలు ఉన్నారు మా రైట్ సైడ్ ఇంట్లో కూడా ఇద్దరు భామలు ఉన్నారు ఎక్కువ ఇలాంటియి పాటిస్తూ ఉంటారన్నమాట ఇవి కొన్ని మూఢనమ్మకాలు మా వీధిలో వాళ్ళు కొంచెం పాటించేదనమాట